రచనలో వ్యాకరణం నిర్మాణం వంటి సాంకేతిక అంశాలు ఎంతో ముఖ్యం కానీ వాటితో పాటు సృజనాత్మకతను సామతుల్యం చేయడం నిజంగా ఒక కళ వ్యాకరణం ఒక క్రమశిక్షణను అందిస్తే సృజనాత్మకత రచనకు ప్రాణం పోస్తుంది మంచి రచయిత కావాలంటే ఒకవైపు భాషపరమైన స్పష్టతతో కాపాడుకుంటూ మరొకవైపు కథనానికి భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఉదాహరణగా కవిత్వం కథలు లేదా వ్యాసాలు రాయేటప్పుడు సరైన పదజాలాన్ని ఉపయోగించడమే కాకుండా భావాలను సహజంగా వ్యక్తీకరించగలగాలి వ్యాకరణం నిర్మాణం వంటి అంశాలను మెరుగుపరచడం కోసం భాష నియమాలను క్రమంగా అభ్యాసం చెయ్యాలి చదివినప్పుడు వ్యాకరణ పరంగా మంచి రచనలను గమనించాలి ఇది ఒక క్రమశిక్షణ అయినప్పటికీ రచనల్లో కొత్త శైలులను అన్వేషించడానికి అవగాహనను పెంచుతుంది కానీ కేవలం నియమాలు పాటిస్తే రచన పాండిత్యం పరిమతుంది అందుకే భావోద్వేగాలు వ్యక్తిగత అనుభవాలు ఉపశక్తిని రచనలో ప్రవేశపెట్టడం ద్వారా అది మరింత ఆకర్షణీయంగా మారుతుంది సృజనాత్మకతను పెంచుకోవడానికి రోజు కొత్త విషయాలు చదవడం ఊహా శక్తిని మెరుగుపరుచుకోవడం వివిధ కోణాల్లో ఆలోచించడం అవసరం రచన అంటే కేవలం వాక్యాలను నిర్మించడమే కాదు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ఉదాహరణకు ఒక కథ రాస్తున్నప్పుడు పాత్రల భావోద్వేగాలు వారి సంభాషణలు సహజంగా ఉండాలి అంతేకాకుండా ఆ కథ చదివిన వారు దానిలో లీలమైపోయి ఉండాలి సమతుల్యాన్ని సాధించడానికి రచన చేసిన తర్వాత దాన్ని మార్పులు చేయడం ఎంతో అవసరం మొదటి డ్రాఫ్ట్ అనేది సహజంగా కొన్ని లోపాలతో ఉండవచ్చు కానీ దాన్ని తిరిగి పరిశీలించి అవసరమైన చోట సృజనాత్మకతను పెంచడం అవసరమైన చోట వ్యాకరణపరమైన తప్పులను సరిదిద్దడం ద్వారా రచన మరింత నైపుణ్యతతో ముందుకు వెళ్ళగలుగుతుంది ప్రస్తుతం నేను ప్రత్యేకంగా ఎలాంటి క్రియేటివ్ రైటింగ్ కోర్స్ చేయలేదు కానీ రచనపై నాకున్న ఆసక్తి అనేక వ్యాసాలు కథలు చదివి వాటిని విశ్లేషించడం ద్వారా నా రచన శైలిలోని మెరుగుపరుచుకుంటున్నాను ప్రామానిక రచన రచయితలు రచనలు చదవడం వారి శైలిని గమనించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను మొత్తానికి రచనల్లో సాంకేతిక మరియు సృజనాత్మకత మధ్య సమతుల్యత సాధించాలంటే క్రమశిక్షణతో పాటు భావోద్వేగాలను వ్యక్తీకరించగలిగే దృఢత్వం ఉండాలి రచనను సహజంగా ఆస్తీకరంగా మార్చేందుకు కొత్త విషయాలు అన్వేషించాలి ఏదైనా రచనను ప్రారంభించే ముందు దాని లక్ష్యాన్ని అర్థం చేసుకోవడం పాఠకుల మనసును ఆకట్టుకునేలా రూపొందించడం ముఖ్యం ఈ రెండు అంశాలను సమతుల్యం చేయగలిగినప్పుడు ఉత్తమమైన రచనలు వెళ్లుబడతాయి